విరేచనాలు తగ్గడానికి ఇంట్లోనే ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటే విరేచనాలు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేకాక మనం ఇంట్లో ఏది పడితే అది తినేయకుండా కావాల్సిన ఫుడ్ కొంచెం కొంచెంగా తీసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది దానితోపాటు మనం ఏ ఏ ఫుడ్ అయితే అవైడ్ చేస్తామో ఆ ఫుడ్ మనకి ఆ విరేచనాలు అయిన రోజులో మనం తినకూడదు ఎందుకంటే అది తినడం వల్ల మనకి అవి ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం డీహైడ్రేట్ అవ్వడంవల్ల మనకి మోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కావున మనము ప్రోబెటిక్స్ ఎక్కువగా వాడాలి దానితో పాటు ఇంటికాడ ఉండే మెడిసిన్ కొద్దీ కొద్దిగా తీసుకోవాలి